చిత్తూరు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా ఉన్నతంగా ఉన్నది ఎలాంటి ఆరోగ్య సౌలభ్యాలు సేవలు చాలా బాగా అందుబాటులోనే ఉన్నాయి అవి స్థానిక ప్రజల అవసరాలు చాలా బాగా తీరుస్తుంది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆరోగ్య సౌలభ్యాలు సేవలు సామూహిక అవసరాలు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ల్లు ఆర్విఎస్ హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్నాయి వీటివల్ల ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వారు ఏమాత్రం బాధపడకుండా ధైర్యంగా చిత్తూరు జిల్లాలోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరచుగా వెళ్ళడం అనేది జరుగుతుంది అక్కడ వారు చికిత్సను కూడా చాలా బాగా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఎటువంటి అంతేకాకుండా ఎటువంటి సౌలభ్యాల్తో కలిగినటువంటి హాస్పిటల్ వల్ల వారు ఎటువంటి రోగాలు వచ్చినా కూడా సులువుగా పరిష్కరించుకుంటూ ఉంటారు కాబట్టే ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కువగా నివసించడం జరుగుతూ ఉంటుంది కాబట్టే ప్రతి ఒక్కరికి ఎటువంటి రోగం వచ్చినా కూడా బాధపడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి వారి యొక్క చికిత్సను చాలా బాగా జరుపుకొని ఆనందంగా అలాగే ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు కాబట్టే చిత్తూరు జిల్లా చాలా బాగా ఉన్నత స్థాయిలో చికిత్స చేయడంలో ముందుగా ఉన్నది